ఓకే అండి ఫోను అండ్ కిచెన్ సామాను గిట్లా నేను ఆర్డర్ పెట్టానండి కొంచెం బాగాలేవు ఫోన్ మళ్ళీ బ్యాక్ తీసుకోలేదు

శ్యాంసంగ్ ఫోను ఆర్డర్ చేశాను ఆన్లైన్లో అది అస్సలు బాగాలేదు దాన్ని మళ్ళీ రిటర్న్ చేసేయాలనుకున్నాను తీసుకోలేదు తర్వాత వచ్చి మళ్ళీ టూ త్రీ టైమ్సు రిటర్న్ పెట్టిన తరువాత రిటర్న్ తీసుకున్నారు అంటే ఆన్లైను డైరెక్ట్ కన్నా ఆన్లైన్లో ఆన్లైన్లో కొంచెం క్వాలిటీ లెస్గా ఉన్నాయి ఓకే అండి